చెప్పండి ప్రతాప్ నమస్తే అండి చెప్పండి

మొత్తం అలాంటివి అంటే మనకు కొచ్చి ఏంటంటే అంటే మరి అంత ముఖ్యం ప్రాముఖ్యమైనవి అని కాకపోయిన కానిండి ఒకసారి అన్న చూడాలి అలాంటి ప్రాంతాలు అంటే అవి అలాంటివి కట్టా ఉన్నాయండి ఏంటంటే ఇప్పుడు మా ప్రాంతంలో వచ్చి ఎక్కువ లైబ్రరీ ఉందండి ఒకటి మీకు అక్కడ దోరకంది అంటు ఉండదండి ఎందుకంటే అది ఎప్పటి నుంచి ఉన్నది కాబట్టి అప్పటి అప్పటి కాలం సంబంధించిన పుస్తకాలు కానీ అప్పటికాలానికి సంబంధించిన ఏమన్న సమాచారం కాఅనీ ప్రతిది ఉంటుంది అండి అప్పటి నుంచి వచ్చిన పేపర్లో అది వార్తా పత్రికలు ఉంటాయి కదండి వార్తాపత్రికలు అవి అప్పటి నుంచి కూడా ఎప్పటికప్పుడు వస్తు ఉంటాయి అండి కాబట్టి అప్పటివి కూడా వాటిని అక్కడ భద్రపరిచి ఉంచుతారు అండి డబ్ అక్కడ పుస్తకాలలో కానీ అక్ ఆ యొక్క గ్రంధాలయం చుట్టుపక్కల దాని పరిసరాలు కూడా చాలా అందంగా ఉంటాయండి అంటే కొంచెం రాతి శిల్ శిల్పాలు ఆ గోడల మీద కట్ట రాతి శిల్పాలతో కొంచెం ఏంటంటే ఒక దేవాలయం లాంటి వాతావరణం లాంటిది ఉంటుంది అండి అంతా బాగుంటుంది అండి ఇంకా ఉందండి ఇంకా మ్యూజియం ఒకటి ఉంది అండి ఆ మ్యూజియం కూడా చాలా బాగుంటుంది అండి అంటే అక్కడ ఏంటి అండి ఇప్పుడు పెట్టినవి కన్నా ఆ కాలంలో పెట్టినవి ఎక్కువ అండి వాటిలో ఆ కాలం తం అదే అండి అందుకని ఏంది ఇవి అంత పా ప్రాముఖ్యమైనవి కాకపోయిన కానీ ఎప్పటికన్న ఒకసారి చూడాల్సిన ప్రాంతాలు అండి అదే అండి ఇంకొకటి వచ్చి ఏంటంటే అండి ఈ కోర్ట్ అండి మా ప్రాంతంలో బ్రిటిష్ కాలంలో కట్టిన కోర్ట్ ఉంది అది చాలా బాగుంటుంది అండి సరే అండి ఎప్పుడన్న రండ్ చూడండి వెరైటీ మటుకు చూస్తు ఉండండి సరే సరే